చెప్పండి చెప్పండి హలో మేడం చెప్పండి ఏ లోన్ కావాలి మీ ఓకే హౌస్ లోనా మేడం ఓకే అంటే మీరు లోన్ అంటే ఇప్పుడు ఏంటంటే లోన్ ఎంత కావాాలి మేడం మీకు

ఓకే అండి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోన్ మీకు శాంక్షన్ కావాలంటే ఇప్పుడు మీరు ఎంప్లాయిసా లేకపోతే బిజినెసా మేడం బిజినేసా ఏం బిజినెస్ మేడం అంటే ఏ షాప్ మేడం అర్థం కాలేదు శారీ షాపా మేడం ఓకే అంటే ఐటీఆర్ కడుతున్నారా మేడం మీరు బిజినెస్కి ఓకే ఐటీ కట్టేరైతే లోన్ వచ్చేస్తుంది మేడం ఫార్టీ ల్యాక్స్ అటొచ్చి మీకు మినిమమ్ అంటే ఒక ఓకే మామ్ అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు మీకు లోన్ వచ్చేస్తుంది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పే చేస్తున్నారు మేడం మీరు ఐటీఆర్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు నుంచి మీరు ఐటిఆర్ కడుతున్నారండి ఐదు సంవత్సరాలు నుంచా మేడం ఓకే ఒక్కసారి మీరు అంటే బ్యాంక్కి రావాల్సి వస్తుంది మేడం ఎందుకంటే అంటే మీరు ఒసారి హౌస్ది ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఒకసారి మీరు మా బ్యాంక్కి తీసుకొస్తే మేము దానిమద ఏమైనా అంటే స్టా ఇంతక ముందు దానిమద ఏమైనా లోన్స్ ఏమైనా ఉంటే చెక్ చేయాలి కదా మేడం సో దానివల్ల అంటే మా బ్యాంక్స్ నుంచి ఇప్పుడు ఇస్తున్నాం కదా మేడం అంటే ఇప్పుడు మేము చెక్ చేేయాలి కదా సో అందుకోసం మీరు ఒకసారి రేపు బ్యాంక్కి రండి డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ మేము మీ ఐటీఆర్ మీద కూడా ఎంత లోన్ వస్తుంది ఏంటనేది మేము చెప్తాం మేడం ఒకసారి ఇపీచ్ బి మలో మేడం ఇపిజ్ బి కూకట్పల్లి హౌజింగ్ ఓకేనా మేడమ్ రేపు ఒకసారి మార్నింగ్ను మీరు వచ్చేసి ఈ నంబర్కి కాల్ చేయండి నేను మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేస్తాను ఓకేనా ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు వచ్చేసేయండి మేడం టెన్ టు లెవెన్ వచ్చేసేయండి ఓకే అండి